నా ఫోటోల ద్వారా భారతదేశాన్ని ప్రదర్శించే అవకాశం నాకు లభిస్తే భారతదేశంలో ఎలాంటి ఫోటోలు తీస్తాను అంటే ది బెస్ట్ పిక్చర్స్ అయ్ ఏంటంటే మున్నార్ అది ఎక్కడ ఉందంటే కేరళ అక్కడ ప్లేస్ చాలా స్పష్టంగా అండ్ క్లీన్గా చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం అనేది ఉన్నారు ఇంకా అలానే వారణాసి వారణాసి అదొక టెంపుల్ అన్నమాట ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రదేశం అలానే ఇటుగా వస్తే మన ఇండియాలో వైజాక్ వైజాగ్ బీచ్ అలాగా సముద్రం బీచ్ తెలుసు కదా బీచ్ అనేది ఆ ప్రదేశాన్ని మనం ఫోటో తీస్తే వైజాగ్ బీచ్ మొత్తం చక్కగా అందమైన అలలు అలానే అక్కడ ఉన్న జనాలు మంచిగా ఆ ఫ్రేమ్లో మనం ఫోటో తీసిన ఫ్రేంలో ఆ ఆ బీచ్ అలానే ఆ పర్సన్ ఆ పీపుల్స్ లొకేటెడ్ దట్ ప్లేస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ఇంకా అలానే ఇటు ప్రక్కకి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో అరకు అన్నమాట అరకు అనేది ఒక ఫంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ప్లేస్ ఆ ప్లేస్లో చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా అండ్ విశాలమైన రోడ్లు అలానే కొండలు ఇంకా మంచి మంచి లొకేషన్స్ అనేవి అక్కడ మనకి లభిస్తాయి అన్నమాట ఇంకా అటుగా వస్తే మారేడుమిల్లి మారేడు మిల్ అనేది ఒక వాటర్ఫాల్స్ అన్నమాట ఆ వాటర్ఫాల్స్ చూస్తే మనం చాలా ఆశ్చర్యానికి గురి అవుతాము ఎందుకంటే అది అంత బాగుంటుంది అన్నమాట అక్కడ ప్ర ప్రవహించే వాటర్ చాలా స్వచ్ఛమైనది ఆ ఫొటోస్ మనం తీస్తే మనకు అక్కడ ఉన్నట్టే మనకి అనిపించేలో ఆ ఫొటోస్ మనం తీసి అప్లోడ్ చేస్తాము ఇంకా అలానే ఇదిగా వస్తే ఘట్ రోడ్ ఇంకా సంథింగ్ సంథింగ్ పిక్చర్స్ టైక్ క్లిక్ టు ద వెబ్పేజెస్ ఇవన్నీ మనకి మంచిగా ఉండే లొకేషన్స్ అన్నమాట ఇంకా అలా ఇటు వస్తే దుర్గమ్మ టెంపుల్ విజయవాడది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ ఆఫ్ ది కంట్రీ చి సారీ ఇండియా ఇన్ ఏపి ఇజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఏపి నేను మొత్తమైన ప్రదేశాన్ని ఏది చూపిస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైజాగ్ బీచ్ ఈజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్గా ఇన్ ఏపి